పశ్చిమగోదావరి జిల్లా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా ఇది పంతొమ్మిది వందల యాభై మూడులో ఏర్పడింది మరి ఈ జిల్లా ప్రధాన కార్యలయం ఏలూరు జిల్లా విస్తీర్ణ రెండు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఎనిమిది వందల నలభై చదరపు మైళ్ళు మరియు జనాభా ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరువేల తొమ్మిది వందల అరవై ఆరు రెండు వేల పదకొండు జనాభా లెక్క ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ప్రాచీన కాలం నుండి నివసించబడింది జిల్లాలో అనేక పురాతన శిథిలాలు ఉన్నాయి వీటిలో కాకతీయ రాజ వంశం యొక్క శిథిలాలు ఉన్నాయి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పద్దెనిమిదవ శతాబ్దంలో జిల్లాలో ప్రవేశించింది ప్రవేశించింది మరియు పంతొమ్మిదవ శతాబ్దంలో జిల్లాను ఆక్రమించింది పశ్చిమగోదావరి జిల్లా ఒక వ్యవసాయ జిల్లా జిల్లాలో మరి మొక్కజొన్న కూరగాయలు మరియు పండ్లు పంటలు పండిస్తారు జిల్లాలో కొన్ని పరిశ్రమలు కూడా ఉన్నయి వీటిలో పారిశ్రామిక యూనిట్లు పరిశోధన సంస్థలు మరియు విద్యా సంస్థలు ఉన్నాయి పశ్చిమగోదావరి జిల్లా నుండి అనేక ప్రసిద్ధ వ్యక్తులు వచ్చారు వారిలో సినిమా నిర్మాత సాగర్ రాజకీయ నాయకుడు నందమూరి తారకరామరాజు మరియు శాస్త్రవేత్త డాక్టర్ మేరీ కుమ్మిశెట్టి ఉన్నారు పశ్చిమగోదావరి జిల్లా ఒక అందమైన ప్రాంతం జిల్లాలో అనేక నదులు చెరువులు మరియు పర్వతాలు ఉన్నాయి జిల్లాలో అనేక పర్యాటక ఆకర్షణలు కూడా ఉన్నాయి వీటిలో రాజమండ్రి కోట భీమవరం శివాలయం మరియు కొల్లేరు సరస్సులు ఉన్నాయి